నేను అయితే ఒక నలభై నిమిషాల ముందు అయితే ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అండి విత్ ఎస్పి కాజు పన్నీర్తో నేను అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది దాంతో పాటుగా ఏంటి అంటే ఒక ఐస్ క్రీమ్ ఒకటి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఒకటి నెక్స్ట్ రెండు థమ్సప్ బాటిల్ కూడా నేను ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఆర్డర్ నేను పెట్టిన వెంటనే నేను ఆన్లైన్ పేమెంట్ అయితే యూపీఐ ద్వారా పేమెంట్ అయితే నేను చేసేసాను సో చేసిన తర్వాత నలభై నిమిషాలకి సుమారు అంటే నలభై నిమిషాలు కాదు ఇంకా ముప్పై ఐదు నిమిషాలలోపే నా ఆర్డర్ అనేది వచ్చింది అండి సో నేను ఆర్డర్ రాగానే నేను ఆర్డర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళొచ్చి ఇంకా తిందాం కదా అని చెప్పి నేను ఆర్డర్ ఓపెన్ చేసే టైంకి ఏంటి అంటే నేను ఆర్డర్ చేసినవి అన్నీ ఉన్నాయి కానీ ఎస్పి కర్రీ మీరు నాకు పంపలేదు అండి నేను దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది నేను కట్టడం జరిగింది కాజు పన్నీర్కి ఇదైతే నేను ఎదుర్కొన్న ఈ చిన్న ఇబ్బందండి మీరు నాకు ఈ కర్రీకి ఎంత అమౌంట్ అయితే అవుతుందో సో దాన్ని నాకు వెనక్కి రీఫండ్ అయినా చెయ్యండి లేకపోతే మీరు మళ్ళీ నాకు ఆ కర్రీని పంపించినా నేను పర్వాలేదండి కానీ మీరు ఏది చేసినా సరే కొంచెం గమ్ముని ఈ ఈ దీనిపై మీరు చర్య తీసుకోవాలని నేను ఇటు రెస్టారెంట్ వారికి మీకు నేను కాల్ చేయడం జరిగింది అలా డెలివరీ బాయ్ని కూడా నేను అడగడం జరిగింది ఇలా చేసి ఇలా వచ్చింది ఏంటి అంటే ఆయన రెస్టారెంట్ వాళ్ళని మీరు కాల్ చేసి కనుక్కోండి అని చెప్పారు సో అందుకని నేను అయితే మీకు కాల్ చేస్తున్నాను అండి